నమస్కారమండి నమస్కారం ఏం కావాలండి మీకు ఏ రకమైన కూరగాయలు కావాలండి తోటకూర నాలుగు కట్టలు ఇరవై రూపాయిలండి రా రాదండి మీకు కావాలంటే నేను పదిహేను రూపాయిలకి ఇస్తాను ఇంకేమైనా కావాలా గోంగుర కూడా తోటకూర లాగానే అండి నాలుగు కట్టలు ఇరవైకి అమ్ముతున్నాం మీరు మీకు కావాలంటే పదిహేను రూపాయిలకి ఇస్తానండి ఇంకేమైనా కావాలా అండి పాలకూర మూడు కట్టలు పది రూపాయిలండి ఇంకేమైనా కూరగాయలు కావాలా అండి టొమాటోలు కేజీ ముప్పై రూపాయలండి రెండు కేజీలు వేసుకోండి యాభై రూపాయిలకి చేసి ఇస్తాము లేదండీ రెండు కేజీలు ఇస్తున్నాను తీసుకుంటానంటే యాభై రూపాయిలకి ఇస్తామండి మాకు కొంచెం ధర కావాలి కదండి ఒక కేజీ ఒక కేజీ చ రెండు కేజీలు తీసుకోండి సరేనండి ఇంకేమైనా కావాలా అండి బీరకాయలు అరకిలో యాభై రూపాయలండి అవునండి ఇవి ఇప్పుడు బాగా ధరలున్నాయి తగ్గి సరేనండి ఇంకేమైనా కావాలా అండి క్యారెట్లొచ్చి అరకిలో ముప్పై రూపాయిలండి బీట్రూట్ కూడా అరకిలో ముప్పై రూపాయిలు అరకిలో ముప్పై రూపాయలండి సరేనండి సరేనండి సరేనండి సరేనండి ఇంకా ఏమైనా కావాలా అండి మొత్తం మీద తగిస్తానులేండి ఇన్ని తీసుకున్నారు కదా మొత్తం రెండు వందలు ఇరవై రూపాయిలు అయ్యిందండి రెండు వందల ఇరవై రూపాయిలు ధన్యవాదాలండి